తెలుగు మాకు మాతృభాష కాబట్టి మేము ఏ ఇతర లాంగ్వేజ్తో పోల్చిన సరే మాకు తెలుగు అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈజీగా వేరే వాళ్ళతో మేము మాకు కావాల్సింది అడిగి తీసుకోవచ్చు ఎంత ఈజీ అంటే మేము డైలీ యూస్ చేసే లాంగ్వేజ్ అది మేము ప్రతి ఒక్కరిని పలకరించాలన్నా మాట్లాడాలన్నా ఎందుకైనా సరే తెలుగే యూస్ చేస్తాం కాబట్టి అదే వేరే భాష అనుకోండి వాళ్ళతో మాట్లాడటం రాదు కమ్యూనికేషన్ అవ్వడానికి ఒక గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి మేము ఏం చెప్తున్నాం అర్థం కాదు వారు మాకు ఏం చెప్తున్నారు అన్నది అర్థం కాదు ఇలా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది అదే తెలుగు అనుకోండి ఏ కమ్యూనికేషన్ గ్యాప్ అక్కర్లేదు వాళ్ళకి ఎలా చెప్పాలన్నది కూడా మేము ఆలోచించక్కర్లేదు ఈజీగా వాళ్ళతో మేము కమ్యూనికేట్ అవ్వచ్చు